బంగాళ అనేది ఎక్కువగా పశ్చిమబెంగాల్లో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ తెలుగు వారు కూడా ఎక్కువగా ఉన్నారు అందుకే బెంగాలీకి అదే విధంగా తెలుగు భాషకు ఒక సంబంధం అనేది ఉంది ఎందుకు అంటే మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాలుగా విభజించినప్పుడు మనకు పశ్చిమబెంగాల్లో కొంతమంది తెలుగువారు అక్కడే నివసం నివాసం ఉండడం జరిగింది వాళ్ళు పశ్చిమబెంగాల్లో బార్డ్ర్లో ఉండటం వలన వాళ్ళకి ఈ బెంగాలీ భాష కూడా రావటం జరుగుతుంది దానివలన వాళ్ళకి మనకి ఒక స అవినాభావ సంబంధం అనేది ఉంది ఈ బోడో బాషా అనేది ఒక తెగ గిరిజన తెగ బాష